పాలసీ ఎజెంట్ల నిబంధనలు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగేవి కానీ అసలు నాకైతే వాటి మీద చాలా ఇంట్రెస్టే తక్కువ ఆ పాలసీలు చేసేదానికి వాళ్ళు మనల్ని తిప్పుకోవడం కానీ మనకు చెప్పే మొత్తం ప్రోసెస్ కానీ అంత ఇంట్రెస్ట్గా కానీ వ్యాలిడిటీ కానీ నాకు అనిపించదు కానీ కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉండి చేస్తూ ఉంటారు వాటి మీద నమ్మకం కూడా చాలా మందికి ఉంటుంది కానీ నాకంత అవసరమైతే ఇప్పటి దాకా రాలేదు కాబట్టి నాకు వాటి గురించి అంతగా పట్టించుకోను